వేరే ఏదో భాష వల్ల ఏ భాష వల్ల మన భారతదేశానికి ఎటువంటి మన తెలుగు వాళ్లకి ఎటువంటి ఇబ్బందులు రాలేదు ఎందుకంటే మన తెలుగు వాళ్లు ఇంతకుముందే ఎలా అయితే తెలుగు భాష మాట్లాడే వారు ఇప్పటికీ ఆలలాగే మాట్లాడుతున్నారు అలాగే ఏంటంటే తెలుగు మీద గౌరవం ఉన్నోళ్లు వేరే భాష మీద ఇష్టంతోనో దేంతోనో మాట్లాడడం మానేరు కదా అల దానికి వేరే వాళ్ళ భాష వల్ల మన తెలుగు భాషకి ఎట్లాంటి ప్రభావం కలగదు ఇంకా ఏంటంటే ఒకవేళ సపోజ్ ఇంటర్వ్యూస్ టైంలో వాళ్ళు ఒకవేళ ఇంగ్లీషులో మాట్లాడిన సరే తర్వాత ఇళ్ల దగ్గర వాళ్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గరగాని వాళ్లకు కావాల్సిన వాళ్ళ దగ్గర గాని వాళ్లు వాళ్ళ మాతృభాషే మాట్లాడతారు ప్రతి ఒక్కళ్ళు ఇలాగే ఉంటారు తెలుగు భాష వల్ల వేరే వా వేరే వాళ్ళ భాషల వల్ల వేరే వాళ్ళ సాంస్కృతుల వల్ల మనకి మన తెలుగు భాషకి ఎలాంటి ప్రభావం తగలదు